హలో చెప్పండి మీ పేరు ఓకే చెప్పండి

ఓకే సార్ మీది ఇంకా టైం పడుతుంది అండి ఒక వన్ వీక్ పడుతుంది అంటే ఇప్పుడు మాకు చాలా ఆర్డర్స్ ఉన్నాయి కొంచెం టైం పడుతుంది అండి ఓకే చూస్తాం కానీ ఒక కొంచెం టైం పడుతుంది అండి అంటే కంపల్సరీ చెప్పలేము అంటే వీళ్ళు ఒకవేళ అంటే మా కింద ఉన్నవాళ్ళు చేస్తాం అని అంటే మేము చెప్తాం అండి

ఒకే ఒక నిమిషం ఆగండి మేము చెప్తాము ఓకే అండి మీకు చేస్తాం కానీ ఒక త్రీ డేస్లో అంటే ఒక పెయిర్ ఇవ్వగలుగుతాము కానీ మెజర్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా మీవి ఇక ఒక అయితే ఒకసారి మీ మెజర్మెంట్స్ చెప్తారా మళ్ళా ఒకసారి అంటే మీ రిస్ట్ సైజు ఓకే అండి థర్టీ ఫోర్ అండి మీ రిస్ట్ సైజు ఓకే అండి మీకు ఇస్తాం త్రీ డేస్లో ఓ ఓకే